నృత్యం అనేది ఒక శక్తివంతమైన కళారూపం ఇది స్వీయ వ్యక్తీకరణ మరియు కథనానికి ఒక శక్తివంతమైన మార్గంగా ఉపయోగించవచ్చు నృత్యం ద్వారా మనం మన భావోద్వేగాలు ఆలోచనలు మరియు అనుభవాలను శారీరక కదలికల ద్వారా వ్యక్తీకరించవచ్చు మనం కథలు చెప్పవచ్చు భావోద్వేగాలను ప్రేరేపించవచ్చు మరియు మనం సొంత సొంత వాటిని ప్రపంచానికి తెలియచేయవచ్చు నృత్యాన్ని స్వీయ వ్యక్తీకరణకు ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనం ఒక పాట లేదా సంగీత ముక్కకు స్పా స్పందనగా నృత్యం చేయవచ్చు లేదా మన సొంత కదలికలను సృష్టించవచ్చు మనం మన భావోద్వేగాలు లేదా అనుభవాలను వ్యక్తీకరించడానికి నృత్యాన్ని ఉపయోగించవచ్చు లేదా మనం కేవలం ఆనందించడానికే మరియు మన శరీరాలను కదలించడానికి నృత్యం చేయవచ్చు నృత్యాన్ని కథనానికి ఉపయోగించడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి మనం ఒక నిర్దిష్ట కథ భావోద్వేగాన్ని కలిగి ఉన్న నృత్యాన్ని సృష్టించవచ్చు లేదా మనం మన సొంత జీవితం నుండి కథలను చెప్పడానికి నృత్యాన్ని ఉపయోగించవచ్చు మనం మన నిర్దిష్ట సమస్యలను లేదా అం అంశాన్ని ప్రేరేపించడానికి నృత్యాన్ని ఉపయోగించవచ్చు లేదా మనం మన సొంత దృక్కోణాలను ప్రపంచానికి తెలియ తెలియజేయడానికి నృత్యాన్ని ఉపయోగించవచ్చు నృత్యం అనేది ఒక శక్తివంతమైన సాధనం ఇది మనల్ని మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది నృత్యం ద్వారా మనం మన సొంత కథలను చెప్పవచ్చు మరియు మన సొంత వాయిస్ని ప్రపంచానికి వినపెట్టవచ్చు నృత్యాన్ని స్వీయవ్యక్తీకరణ లేదా కథన కథనానికి ఉపయోగించడానికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఒక కళాకారుడు ఒక పాటకు స్పందనగా నృత్యం చేస్తాడు ఆమె భావోద్వేగాలను మరియు అనుభవాలను వ్యక్తీకరిస్తుంది ఒక నాటకం యొక్క భాగంగా నృత్యం ఉపయోగపడుతుంది కథనం మరియు లోతైనా మరియు అర్ధవంతంగా చేస్తుంది ఒక సాంప్రదాయ నృత్యం ఒక సంస్కృతి యొక్క కథల మరియు విలువలను చెబుతుంది ఒక నర్తకి ఒక నిర్ధిష్ట సమస్యను లేదా అంశాన్ని ప్రేరేపించడానికి నృత్యాన్ని ఉపయోగిస్తుంది